లక్ష్మీ సుధా గారు మీ గురించి చెప్పండి నా నా పేరు లక్ష్మీ సుధా నా నేను పందొమ్మిది వందల డెబ్బై ఆరు సింగరాయకొండలో పుట్టాను పుడితే అప్పుడు పుట్టిన తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ ఉండింది ఆ తొమ్మిది సంవత్సరాలు తర్వాత అమ్మ పర్సనల్ ఇది తోటి అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత మేనమామలు తీసుకుపోయి నన్ను సాకారు వాళ్ళే చదువులు మంచి చెడు అన్ని చూశారు

పాప ఏమో పాప ఇక్కడే చదువు కావలిలోనే చదువుకుంది పెద్ద అబ్బాయి మాత్రం నెల్లూరులో చదువుకున్నాడు చిన్న అబ్బాయి మాత్రం వైజాగ్లో చేర్చాము చేరిస్తే అదే వాళ్ళ వాళ్ళ చదువులు బట్టి ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పి వాళ్ళని అట్ట చేర్చాము పాప బీటెక్ అయిపోయింది ప పెద్ద అబ్బాయికి కూడా బీటెక్ అయిపోయింది చిన్న అబ్బాయి మాత్రం డిగ్రీ తోటే తను ఆపేశాడు పెద్ద స్కూల్లో చేర్చిన ఆయన ఇంకా నేను చదవలేనని చెప్పి చదువు ఆగిపోయాడు ఆగిపోయి ఇప్పుడు పాప ఏమో పాపకి ఒక రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసాము పెళ్లి చేస్తే ఒక పాప ఒక బాబు పెద్ద అబ్బాయికి రీసెంట్గా ఒక నాలుగు నెలల క్రిందట అబ్బాయికి పెళ్లయింది ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వాళ్ళకు వాళ్ళ వైఫ్ కూడా అదే చేస్తుంది చిన్న అబ్బాయి మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అకౌంటెంట్గా ఉంటున్నాడు ఒక మావారు ఏమో తన పైకి తనే వెళ్తాడు నేను ఏమో హౌస్ హౌస్వైఫ్గానే ఉంటున్నాను సో ఇక్కడ ఉంటే అమ్మాయికి ఇద్దరు పాప పిల్లలు అయితే బాబుని చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉంటాను ఎప్పుడన్నా అవసరమైతే ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్తుంటాను బాబుని తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి పాపకు పాపకు కూడా ఒక చిన్న పాప చిన్న పాప అయితే ఆ పాపని ఇక్కడ ఇప్పుడు మా దగ్గరే వచ్చి ఉంటుంది చిన్న పాప అని చెప్పి తన తన బాబుని ఇంకా స్కూలుకి పంపించకుండా ఇక్కడకే వచ్చి ఉంటుంది కాబట్టి ఆ పాపను పెట్టుకొని మేము ఇక్కడే చూసుకుంటాము ఇదిదా ఇదేనా బయోడేటా అంతేగా